మొత్తంగా ఆరోగ్యం అనేది ఫిట్నెస్కి సంబంధించిన విషయం అందువల్ల ఈత కొట్టడంలో లాభాలనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి ఈత కొట్టడం వల్ల మన శ్వాస నియంత్రణలు మన కంట్రోల్లో ఉంటుంది మరియు కొన్ని పార్ట్స్కి కొన్ని మన బాడీలోని పార్ట్స్కి కొంత నీళ్ళనేవి ఎక్కువ అవసరం అవుతుంది అందువల్ల ఈత కొట్టడం వల్ల కొన్ని లాభాలనేవి మనకు వస్తాయి